మీ ప్రాంతంలోని పాలించే ప్రధాన రాజకీయ పార్టీలు ఏవి అవి ఎలా రూపొందించుకున్నాయి ఈ పార్టీల ఏర్పాటును దారితీసిన అంశాలేంటి ఈ పార్టీల ఏర్పాట్ను మీ రాష్ట్ర చరిత్ర ఎలా ఉపయోగపడింది మా రా మా ప్రాంతంలోని పాలించే ప్రధాన రాజకీయ పార్టీలు తెలుగుదేశం వైఎస్ఆర్ పార్టీ బీజేపీ ఇప్పుడు ప్రస ప్రస్తుతానికి బీజేపీ పైచేయలో ఉంది ఈ పార్టీలు ఏర్పాటు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఏర్పడింది అప్పటి నుంచి బీజేపీ అత్యధిక స్థానంలో ఉంది కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది ఈ రాష్ట్ర ఎన్నికల్లో